పదవీ విరమణ చేసిన వృద్దులకు టెక్నాలజీ ముఖ్యంగా టీవీ ఇంటర్నెట్ వంటి డిజిటల్ మాధ్యమాలు చాలా ప్రయోజనకరంగా మారాయి ఉద్యోగ జీవితాన్ని ముగించి విశ్రాంతిలోకి వెచ్చిన వారికి సమయం గడపడం మానసిక ఉల్లాసం పొందడం సమాజంతో మమేకం అవడం అవసరం ఈ అవ ఈ అవసరాలను టెక్నాలజీ ద్వారా తీరుస్తున్నారు ఉదాహరణకు టీవీ ద్వారా వారు వార్తలు సినిమాలు సంగీతం మతపరమైన కార్యక్రమాలు చూసి రోజును ఆనందంగా గడపగలరు అలాగే ఇంటర్నెట్ వాడకాలు వారి ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది ఆన్లైన్ డాక్టర్లను సంప్రదించడం వైద్య రిపోర్టులు చూడటం ఔషధాలను ఆర్డర్ చేయడం వంటి సౌకర్యాలు వారికి ఇంటి వద్దనే ఉంచే అందుబాటులో ఉంటాయి వీటితో పాటు వీడియో కాల్ ద్వారా పిల్లలు మనవాళ్ళు ఉన్న చోట్ల వారిని చూసి మాట్లాడవచ్చు ఇది ఒంటరితనాన్ని తగ్గించడంలో కీలకగా సహాయపడుతుంది ఉద్ద్దరు తమ అభిరుచులకు అనుగుణంగా సంగీతం వినడం పుస్తకాలు చదవడం వీడియోలు చూడడం వంటి వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా చేయవచ్చు కొన్ని యూట్యూబ్లు వృద్దులకు ఉపయోగపడే వ్యాయామాలు ధ్యానం వీడియోలు కూడా అందిస్తున్నాము అలాగే ప్రభుత్వ పథకాలు పెన్షన్ సంబంధిత వివరాలను కూడా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు వీటితో పాటే వాట్సాప్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో భాగస్వాములు అవడం ద్వారా వారు నూతన మిత్రులని కలుసుకొని తమ అనుభవాలను పంచుకోవచ్చు ఇలా చెప్పాలంటే టెక్నాలజీ వృద్ధుల జీవితంలో మిత్రుల లెక్క మారింది అది వారికి మానసిక ఆనందాన్ని సమాచారాన్ని ఆరోగ్యాన్ని కుటుంబంతో అనుబంధాన్ని ఇచ్చే గొప్ప సాధనంగా ఉంది దీనివల్ల వారు ఆధునిక సమాజంలో ఒంటరిగా కాకుండా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతున్నారు కబుర్ల ఎనబై మూడు కానుంచా కబుర్లు చెప్పుకునే గ్రూపులో క్రబ్బుల్లో చేరవచ్చు ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు ఎలక్ట్రానిక్ పుస్తకాల ద్వారా చదవడం సులభం బహు భాషల్లో అను అనువాదం తెలుసుకోవచ్చు ఆన్లైన్ సేవలు వలన బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు డిజిటల్ పేమెంట్స్ వలన నగదు లేకుండా ఆ లావాదేవీలు మొబైల్ ద్వారా అన్ని సేవలు పొందవచ్చు పిల్లలు అభివృద్ధిని ఆన్లైన్ ద్వారా గమనించవచ్చు ఆత్మబలాన్ని పెంపొందించుకునే వీడియోలు చూడవచ్చు ఆన్లైన్లో వృద్ధుల సం సంఘాలతో కనెక్ట్ కావచ్చు పాత జ్ఞాపకాలతో కూడిన వీడియోలు చూడవచ్చు డిజిటల్ ప్రపంచంలో భాగస్వామిగా మారవచ్చు పాఠశాల కళాశాల స్నేహితులను చేతికి కనుగొనవచ్చు ఆన్లైన్ వేదిక ద్వారా ఆ సహాయం పొందవచ్చు డాక్యుమెంట్లను సురక్షితంగా పొందవచ్చు ఉంచవచ్చు నూతన టెక్నాలజీలను నేర్చుకోవచ్చు ఇంటి వద్ద నుంచే అన్ని వేసే వాళ్ళు పొందవచ్చు టెక్నాలజీ వలన వృధ్యాప్యం సంతోషంగా గడపవచ్చు బుక్కు బుక్కు రివ్యూలు రివ్యూలు చూసి పుస్తకాలను ఎంపిక చేసుకోవచ్చు వెబ్ వెబ్ సెర్చ్ ద్వారా సమయాన్ని తక్కువగా ఖర్చు చేసి సమాచారం పొందవచ్చు వార్తా చానళ్ళు మరియు వెబ్సైట్లలో ఇలా లైవ్ అప్డేట్స్ చూడవచ్చు పరిసర సంబంధించిన సమాచారం తెసుకోవచ్చు కుటుంబ సభ్యులు వివసించే ప్రాంతాల సమాచారం తెలుసుకోవచ్చు ఆన్లైన్ పోటీల్లో పాల్గొనవచ్చు లేఖను లేఖన నైపుణ్యం అభివృద్ధి చేయవచ్చు ఆన్లైన్లలో వీడియో మెసేజ్లు షేర్ చేయవచ్చు మనసుకు ఆనందాన్నిచ్చే కంటెంట్ కంటెంట్ చూడవచ్చు డాక్యుమెంట్స్ను స్కాన్ చేసి భద్రపరచవచ్చు స్మార్ట్ఫోన్ కెమెరా ద్వారా ఫోటోలు తీసి ఉంచుకోవచ్చు వా వాయిస్ అసిస్టంట్లను ఉపయోగించవచ్చు వృద్దాప్య సమస్యల పరిష్కారానికి గైడెన్స్ తీసుకోవచ్చు ఆన్లైన్లో వృత్తి నిపుణుల మాటలు వినవచ్చు ప్రభుత్వ వెబ్సైట్లను సందర్శించవచ్చు ఆరోగ్య సంబంధించిన వ్యాయామాలు చూడవచ్చు స్నేహి స్నేహితులతో నిత్యం టచ్లో ఉండవచ్చు వీడియో మెసేజీ ద్వారా జీవితం సంతోషంగా ఉంటుంది ఒంటరితనాన్ని తగ్గిస్తుంది ఆధునిక ప్రపంచంతో సమాన్య సమస్యను అసామాన్య అసామాన్యమైన కలుగజేస్తుంది టెక్నాలజీ వలన జీవితం సులభతరంగా మారుతుంది ఆ ఓల్డు సి ఏ భూముల్లో కూడా టెక్నాలజీ ఉపయోక్తం కబుర్లు చెప్పుకునే గ్రూపుల్లో చేరవచ్చు